ఈ రోజుల్లో పిల్లలు ఆన్లైన్ గేమ్స్ చాలా బాగా ఆడుతున్నారు ఎందుకంటే ఈ రోజుల్లో న్యూ టెక్నాలజీ వల్ల న్యూ టెక్నాలజీ వల్ల అంటే బాగా కొత్త కొత్త గేమ్స్ రావడం వల్ల వాళ్ళు బాగా ఆడడానికి ట్రై చేస్తున్నారు ఇంకోటి ఇది ఆన్లైన్ గేమ్లో ఏంటంటే మెయిన్ క్రికెట్ గానీ పబ్జి గానీ ఫ్రీ ఫైర్ గానీ ఫుట్బాల్ గానీ ఇలాంటి అంటే ఆన్లైన్ గేమ్స్ కూడా ఉన్నాయి ఇవి దీనిలో ఈ ఆన్లైన్ గేమ్స్ ఏందంటే పిల్లలందరినీ బాగా అట్రాక్ట్ చేయడం వల్ల ఎట్లా అంటే వాళ్ళు బాగా దానికి అట్రాక్ట్ అయిపోతున్నారు

కాబట్టి పేరెంట్స్ కూడా చూసుకోవాల్సిన ఏంటంటే ఓన్లీ ఆన్లైన్ గేమ్స్ వాళ్లకి ఇవ్వకుండా అవుట్డోర్ గేమ్స్ కూడా అంటే క్రికెట్ కబడ్డీ ఇలాంటి చాలా అవుట్డోర్ గేమ్స్ ఉంటాయి ఇవి ఆడిపీయడం వల్ల ఎట్లా అంటే పిల్లలకి ఎక్ససైజ్ అయినట్టు బాగా మంచిగా హెల్తీ హెల్తీగా ఉంటారు దీనికి మెయిన్ ఇవి చూసుకొని పిల్లలు ఇట్లాంటి గేమ్స్ ఆడినప్పుడు అవుట్డోర్ గేమ్స్ ఆడినప్పుడు బాగా ఫుడ్ కూడా ఎక్కువ తినాలనిపిస్తుంది ఎందుకంటే ఎనర్జీ బాగా లాస్ కాబట్టి ఫుడ్ కూడా వచ్చి మంచి హెల్తీ ఫుడ్ తినడానికి అవకాశం ఉంటుంది కొందరు పిల్లలు ఎట్లా అంటే ఆన్లైన్ గేమ్స్ ఆడడం వల్ల మెయిన్ ఏంటంటే ఫుడ్ సరిగ్గా తినరు ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఎక్కడ రన్ చేయరు ఎక్కడ తిరగడు ఎక్కడ ఉండరు ఒక దగ్గరే కూర్చుంటారు కాబట్టి పిల్లలు కూడా ఎక్కువ ఫుడ్ తినాలనిపించదు దీనికి కారణం అయిన ఆన్లైన్ గేమ్స్ కాబట్టి అవుట్డోర్ గేమ్స్ ఆడిపీయడం ఎట్లా అంటే వాళ్లకు హెల్ ఎక్కువ ఎనర్జీ లాస్ అవ్వడం వల్ల ఎట్లా అంటే జ్యూస్ తాగాలి అనిపిస్తుంది ఫుడ్డు తినాలి అనిపిస్తుంది ఇలా మెయిన్ మెయిన్గా వాళ్లకు ఏదైనా ఒకటి తినాలనిపిస్తుంది కాబట్టి అవుట్డోర్ గేమ్స్ ఆడటం వల్ల మంచిగా మెయిన్ వాళ్ళకి ఎక్ససైజ్ అయినట్టు హెల్త్ ఇష్యూస్ ఏం రాకుండా మంచి జాగ్రత్తగా ఉండచ్చు ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న ఆన్లైన్ గేమ్స్ రావడం వల్ల ఎట్లా అంటే ఇప్పుడు ఫ్రీ ఫైర్ పబ్జి ఇలాంటి టెక్నాలజీ పిల్లలకు మోర్ టెక్నాలజీ అనేది పిల్లలకు యూజ్ అవుతుంది ఎలా అంటే ఆ టెక్నాలజీ అనేది కొత్త కొత్త టెక్నాలజీ ఆ పిల్లలకు కోసం చిన్నపిల్లలప్పుడే తెలుస్తుంది ఏ టెక్నా కొత్త కొత్త గేమ్స్ ఏవి వచ్చినా కొత్త కొత్త నాలెడ్జ్ తోటి ఎట్లా ఎట్లా చేసిండ్రు ఏంటి అని అంటే వాళ్లకు చిన్న వయసులోనే ఎన్నో విషయాలు కొత్త కొత్త టెక్నాలజీ కొత్త కొత్తవి అనేటివి పరిచయం అవుతున్నది దీని వల్ల కూడా కొంత అడ్వాంటేజ్ ఉంది ఏంటంటే వాళ్ళకి గేమ్స్ ఎట్ల తయారు చేస్తున్నారు ఏంటి ఏ సాఫ్ట్వేర్ తోటి ఎట్లా అనేది చిన్న వయసులో పిల్లలకి తెలియడం వల్ల ఏంటంటే నాలెడ్జ్ వాళ్లకు నాలెడ్జ్ అనేది పిక్స్లో ఉంటుంది మనం పెద్ద వయసులో కాకుండా చిన్న వయసు నుండి తెలుసుకోవడం ఏంటంటే ఆ దాని మీద ఉండే నాలెడ్జ్ మాత్రం చాలా ఎక్కువగా వాళ్ళు ఎక్కువ గ్యాదర్ చేసుకోగలరు అలాగే అవుట్డోర్ గేమ్స్ కూడా ఆడాలి ఎట్లా అంటే అవుట్డోర్ గేమ్స్ ఆడటం వల్ల ఏంటంటే ఫిజికల్గా వారు ఎక్కువ ఎక్కువ